హలో నందనా ఫ్లవర్ షాపా అండి ఓకే అండి ఓకే అండి రథసప్తమి వస్తుంది కదా జాతర ఆ దానికి అవునండి దానికి చూసినారంటే పూలు కొంచెం కావాలండి మీ షాప్లో ఏమేం పూలు ఉందని కొంచెం చెప్తారా నాకు నెక్స్ట్ వీక్ జాతర ముందు ఇస్తే పొద్దున్నే ఫ్రెష్గా ఇస్తే బాగుంటుంది అని తలుస్తాను అండి సరే అండి ఇప్పుడు మీరు చెప్పిన పూలు అన్ని దానిలో చూసారంటే ఒక నాలుగు నాలుగు కిలోలు మాత్రం బుక్ చేసుకోండి ఇప్పుడు అయిన తరువాత నెక్స్ట్ వీక్ వస్తుందని చెప్పారు కదా డిఫరెంట్ పూలు అన్ని వస్తుందని చెప్పారు కదా దానిలో నాకు చెప్పండి ఏది ఏది కావాలని అనుకుంటానో అది మీకు చెప్తాను మీరు మళ్ళీ ఆర్డర్ తీసుకోండి ఇప్పటికి ఇప్పుడు దీనిలో మాత్రం ఒక నాలుగు నాలుగు కిలోలు వేసుకోండి అవునండి అవునండి ఇదే నా వాట్సాప్ నెంబర్ అండి సరే అండి ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది మాత్రం ఎంత లెక్క వస్తుందని చెప్తారా రెండు వేలా ఎక్కువగా ఉన్నట్టు ఉంది నేను బల్క్గా ఆర్డర్ ఇస్తాను కదా కొంచెం తక్కువ చేస్తే డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది నాకు పూలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉండాలండి చూసేటప్పడికి శుభ్రంగా ఉండాలి సరే అండి సరే అండి నాకు వచ్చే వచ్చే పువ్వు మాత్రం నాకు ప్రసన్నంగా బాగా ఉండాలని తలుచుకుంటాను సరే అండి సరే అండి మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే ముందే జీపే ఏమైనా చేసేయనా ఓకే అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి